కోవిడ్ నైంటీన్ సమయంలో అయితే అండీ మా గుంటూరు జిల్లాలో చాలా క్లిష్టమైన పరిస్థితులు అయితే మేము ఎదుర్కొన్నాం అండీ ఏంటంటే పక్కింట్లో ఎవరికొచ్చినా సరే మా ఏరియా మొత్తం మూసేసే వారనమాట ఇంకా మనకి మార్కెట్కి వెళ్ళాలన్నా ఏవన్నా హెల్త్ బాగలేకపోయినా కూడా ఏ హాస్పిటల్స్ కూడా అవైలబుల్గా ఉండేవి కావనమాట అండీ అస్సలు ఆ డాక్టర్స్ అయితే చూసే చూసేవారే కారనమాట ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఏం చేసే వాళ్ళు అంటే గృహ వైద్యాలే వాడుకొనే వాళ్ళం అనమాట అండీ మరి ఇంకా చాలా మంది అయితే ఆ సమయంలో కొంతమందైతే మాకు తెలుసున్నవాళ్ళును చాలా మంది ఈ రోగాన భారిన పడి అయితే చనిపోవడం కూడా జరిగిందండి నిజంగా అది మర్చిపోని సమయం అండీ అయితే తర్వాత ఏమైంది అంటే మేమైతే దాని నుంచి కాపాడుకోవటానికి ఇది కొంచెం స్పైసెస్ అన్నీ ఉంటాయి కదండీ ముఖ్యంగా లవంగాలు మిర్యాలు అండీ అవి కాచుకొని పసుపు వేసుకుని కాషాయం అనేది తాగితే జలుబు కూడా పోయేదనమాట అండి ముఖ్యంగా స్పైసెస్ అనేవి ఎక్కువగా ఉండేలా చూసుకునేవాళ్ళము ఎందుకంటే ఒంట్లో ఇమ్మ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుందనమాట పసుపు వాటర్ పసుపు పాలు అనేవి తాగడం వల్ల అయితే మాకైతే ఏమి రాలేదండీ మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మేము చాలా ఈ కషాయం తాగడం వల్ల చాలా బాగున్నాము